పల్లెటూరి జీవితాలలో వాళ్ళ ఆటలకు ఎంతో ముఖ్యమైన పాత్రను పాత్ర పోషిస్తారు ఎందుకంటే తర పొద్దస్థానం ఎంతో కష్టపడి పనిచేస్తారు అయినా కానీ సాయంత్రం దసరా పండుగ రోజు పన్నెండు రోజులపాటు వాళ్ళు బతుకమ్మని పిలుస్తూ వాళ్ళ సంతోషాన్ని ఆట రూపంలో చూపిస్తారు పొద్దుటిపాటు వాళ్ళు పనిచేస్తూ అలసటతో ఎంతో కష్టపడి అయినా సరే కానీ వాళ్ళు మళ్ళీ వచ్చి సాయంత్రం స్నానం చేసి బతుకమ్మను పెయింట్స్ బతుకమ్మ చుట్టూ చప్పట్లు వేసుకుంటూ పాటలు చెప్పుకుంటూ వాళ్ళు చిందులు వేసుకుంటూ తమ సమయాన్ని తాలా చాలా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు చిన్నపిల్లలు అయితే లింగో చంటి టైరు ఆట అంటూ ఎంతో తమ కాలాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు మగవారైతే ఎడ్ల పోటీలు అని ఇలా ఎన్నో పండుగలతోని మంచిగా సందర్భముగా జరుపుకుంటారు ఆడవాళ్ళు తమ బతుకమ్మ వేసుకుంటూ తమ గాజుల చప్పుడులను వినుకుంటూ తమ చిందులతో అందరూ చూసేలా సందడి సందడితో మంచిగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు తొమ్మిది పన్నెండు రోజులపాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు రోజు ఒక పేరుతో బతుకమ్మను పిలుచుకుంటారు గౌరమ్మ అని సంతలో బతుకమ్మ అని

చప్పట్లు అంటూ అది ఇది అనుకుంటూ మంచిగా జరుపుకుంటూ ఉంటారు మగవాళ్ళకి అయితే ఎడ్ల పోటీలు ఉన్నవారికి చాలా ఉత్సాహం ఇస్తుంది ఎందుకంటే ఎవరి ఎద్దు గెలుస్తుంది ఎవరు గెలుస్తుంది ఏంటి ఇది ఆ పందాలతో పాటు వీళ్ళకు ఉత్సాహం ఎక్కువ పెరుగుతూ వాళ్ళను కూడా మంచిగా ప్రోత్సహిస్తూ ఉంటారు ఆడవారు అయితే ఎంతో కష్టపడి పొద్దస్థానం పనిచేస్తారు అయినా సరే కష్టాన్ని అంతా మర్చి పోయేటందుకు ఇక్కడికి వచ్చి మంచిగా ఆ బతుకమ్మ చుట్టూ చప్పట్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉయ్యాలో గౌరమ్మ అంటూ పాటలు పాడుకుంటూ తమ పిల్లల్ని సంతోషానికి కూడా చూసుకుంటూ ఆటలు ఎంతో బాగా ఆడుతారు